కొనుక్కున్నాను నా మొబైల్ నెంబర్ని కరెంటు ఖాతా నెంబరుకు నవీకరించడం మర్చిపోయాను

ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి కావున నాయందు దయవుంచి నా మొబైల్ నెంబర్ని ఖాతా నెంబరుకు విజయవంతంగా నవీకరించవలసిందిగా కోరుకుంటున్నాను కృతజ్ఞతలు ధన్యవాదాలు